పూజా సమయంలో ముందుగా దేవుడికి దండం పెట్టుకొనే ముందు ప్రత్యేకంగా అనుసరించే నిర్ నిర్ నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి అవి ముందుగా మనం దేవునికి దండం పెట్టుకొనే ముందు ఫొటోస్ ఇవన్నీ నీట్గా నీట్గా పరిశుభ్రంగా చేసుకోవాలి తరువాత మనం ఫొటోస్ అన్నీ ఫొటోస్ అన్నీ నీట్గా నీట్గా కడిగి వాటికి నీట్గా శుభ్రం చేసి పరిశుభ్రంగా తుడిచి ఆ ఫొటోలని అప్పుడు నీట్గా బొట్టులు పెట్టి వాటిని ఫోటో దేవుడి దేవుడి అరలో పేర్చాలి ఆ తరువాత నీటుగా ఒక దాని తరువాత ఒకటి నీట్గా పేర్చాలి మనం ఎంత బాగా ఫొటోస్ ఉంచిన ఫొటోస్ని చాలా నీట్గా పెట్టిన తరువాత వాటిని పరిశుభ్రంగా తుడిచి తరువాత నీట్గా పెట్టిన తరువాత వాటి గుమ్మాలు అవన్నీ నీట్గా చేసుకొని మావిడి పందిర్లు ఇవన్నీ కట్టుకోవాలి మామిడి పందిర్లు కట్టుకొని అప్పుడు నీట్గా పరిశుభ్రంగా పసుపుతో వినాయకుడ్ని చేయాలి వినాయకుడ్ని చేసి ఫస్ట్ మొదటిగా దండం పెట్టుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి తరువాత అక్షింతలు ముందు నీట్గా చల్లి తరువాత మనం దేవునికి నీట్గా ఒక ఫోటోకి దేవుడి ప్రత్యేకంగా దేవుడికి బొట్లు పెట్టి అన్నీ పరిశుభ్రంగా నీట్గా ఉండాలి మనం అప్పుడు మనం ఎంతో నిష్ఠగా పూజ చేసేటప్పుడు మనం ఎంతో దైవీకంగా భక్తితో ఉండాలి ఆ భక్తితో ఉండి మనం ఎంతో ఎంతో నిష్ఠగా చేయాలి ఇది మనం పూజకి ఎంతో మెలుకువైన ఎంతో మంచి ప్రత్యేక ప్రత్యేకమైన ఒక ఒక ప్రతిష్ట ఇది మనకి ఎంతో ఎంతో విలువైన విలువైనది ఎంతో విలువైనది కాబట్టి మనం పూజకి వెళ్ళేటప్పుడు ముందుగా నీట్గా పరిశుభ్రంగా ఉన్న మనం ఉన్న తరువాత ఫొటోస్ని నీట్గా శుభ్రంగా చేసి ఆ తరువాత దండం పెట్టుకొని దండం పెట్టుకోవాలి అప్ ఇది ప్రత్యేకంగా మనం జరగబోయే పూజకి ప్రత్యేకంగా నిర్ణయాలు అనేకరకమైన సబ సంబంధంగా ఉంటుంది ఇది ప్రత్యేకంగా ఎంతో విలువైంది